నేను నా సెకండ్ ప్రాడక్ట్ హెడ్ఫోన్స్ కొన్నాను వైర్లెస్ హెడ్ఫోన్స్ కొన్నాను ఇది బ్లూటూత్ కనెక్షన్ ద్వారా పనిచేస్తుంది అయితే దీనికి టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు కానీ ఇది వన్ ఇయర్ మాత్రమే పనిచేస్తుంది అదేవిధంగా ఇవి అప్పుడే రిపేర్కు రావడం కూడా జరిగింది ఒకటి బేస్ సౌండ్లో వస్తుంది తప్ప నార్మల్ సౌండ్ అయితే రావట్లేదు దీని వలన నాకు ఎక్కువగా ఇబ్బందిగా ఉంది అంతేకాకుండా హెడ్ఫోన్స్ పెట్టుకోవడం వలన నాకు ఎక్కువగా తలనొప్పి అనేది వచ్చేస్తుంది ఇవి నాకు సెట్ అవ్వట్లేదు కూడా అంతేకాకుండా మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసే అప్పుడు ఇవి సరిగా కనెక్ట్ అవ్వట్లేదు చాలా టైం తీసుకుంటున్నాయి దీనివలన నేను ఇబ్బంది పడుతున్నాను సడన్గా కాల్ వచ్చినప్పుడు కాల్ మాట్లాడడం కూడా సరిగా అవడం లేదు అంతేకాకుండా ఇది రేటు ఎక్కువగా ఉంది